హలో చెప్పండి సార్ ఓకే సార్ ఓకే ఓకే ఓకే

గ్రానేటు ఉడ్డు ఇంకా ఏమేమి కావాలి సార్ మీకు ఓకే సారు గ్రానేట్ వచ్చేసి అడుగు పన్నెండు వందలు రెండువేలు అలా ఉంది సార్ కాస్ట్లీ వైట్ కలర్ అయితే గ్రానేట్ రెండువేలు దాకా ఉంది అడుగు మామూలు వైటు స్టోన్స్ అయితే బాగుంటుంది సార్ వైట్ కలర్ అయితే బాగా వైట్ కలర్ అయితే మనకి లుక్ వస్తుంది బాగా షైనింగ్ కనిపిస్తుంది ఉడ్ ఉడ్డు వచ్చేసి మనకి టేకు అయితే బాగుంటుంది సార్ టేకు ఓకే సార్ ఉడ్ ఓకే అడుగు వచ్చేసి టేకు టేకు అడుగు రెండువేలు ఉంటుంది ఇంకా ఏమేమిటి సార్ ఒక్ ఓకే ఓకే ఓకే

మీరు రండి సార్ మా మా షాప్ దగ్గరకి రండి ఇక్కడ నెల్లూర్లోనే ఉంది షాప్ వచ్చేసి వేంకటేశ్వర ఉడ్డు షాపు గ్రానెట్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మీరొచ్చి ఈలోపు ట్వెంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా అవైలబుల్లో ఉంటుంది